హలో నేను డాక్టర్ అండి చెప్పండి మీకు ఏం కావాలి అవును చెప్పండి మీకు ఏ ప్రాబ్లమ్ కష్టాలు ఉన్నాయి ఏం రోగాలు ఉన్నాయి మీకు వినబడుతున్నాయి అండి చెప్పండి అవునా అండి మీరు ఈమధ్య బయట ఏమైనా తిన్నారా అంటే ఎప్పుడు నుంచి ఇలా జరుగుతుంది ఐదు రోజుల నుంచి జరుగుతుందా ముందు ఏమైనా బయటది అంటే చెత్త చెత్త ఆహారం లేదంటే అలాంటిది ఏమైనా తిన్నారా చూసుకోవాలి కదండి జాగ్రత్త ఉండాలి ఈమధ్య చూడండి మీరు దిలీప్ గారు ఇలాగా ఉండకూడదు మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి బయట ఏది పడితే అది తినకూడదు తప్పని పరిస్థితిలో మాత్రమే బయట తినండి నేను ఇప్పుడు మీకు కొన్ని మందులు వ్రాసి ఇస్తాను మీ కడుపు నొప్పి తగ్గడానికి డైజిన్ ఇస్తాను అండి డైజిన్ తీసుకోండి ఒక సిరప్ అండి అది మీరు కాదండి ఇంజక్షన్ కాదు అండి సిరప్పే అండి ఇంకా మీకు దగ్గు తగ్గడానికి ఒక గోళీ ఇస్తాను అండి విక్స్ గోళీలు ఇస్తాను అండి అది మీరు నోట్లో వేసి చప్పరిస్తూ ఉండండి రోజుకి ఓ రెండు మూడు గోళీలు చప్పరిస్తూ ఉంటే తగ్గిపోతుంది అది అది ఒక రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు అప్పుడు

ఉండదు అండి మీరు భయపడాల్సిన అవసరం లేదండి లేదు అండి గోళీలు పక్కా దుకాణంలో ఇస్తారు అండి మీరు అక్కడ కొనుగోలు చేయవచ్చు అక్కడ తక్కువ ధరకే మేము అమ్ము ఉంటాము సరేను అండి సరేను అండి సెలవు అండి